నేను రివిజన్ విషయంలో ఖచ్చితమైన ప్రణాళికను వేసుకుంటాను అదెలా అంటే సోమవారం నుండి శనివారం వరకు నేను చదివిన ప్రతి ఒక్క విషయాన్ని ప్రతి ఒక్క అంశాన్ని గుర్తించుకుంటూ అండర్లైన్ చేసుకుంటూ నోట్ మేకింగ్ చేస్తాను తర్వాత ప్రతిరోజు ఉదయాన్నే లేచి వాటిని తిరిగి చదువుతాను అదేవిధంగా వేరొక నోట్బుక్లో వాటిని తిరిగి రాస్తాను ఇంకా టెస్ట్ సిరీస్ను ప్రాక్టీస్ చేస్తాను ఇక శనివారం విషయంకి వస్తే శనివారం ఉదయం నుండి తిరిగి సాయంత్రం వరకు గతవారం చదివిన ప్రతి ఒక్క విషయాన్ని తిరిగి చదువుకుంటూ తిరిగి మళ్ళా టోటల్ ఛాప్టర్స్ని ప్రాక్టీస్ చేసి నాలో ఉన్న సరి తప్పులను సరిదిద్దుకుంటాను